హలో మమత రెస్టారెంటా అండి మీ దాంట్లో పరోటా విత్ ఎగ్ మన ఎగ్ కీమా కర్రీ అవైలబుల్లో ఉందా అండి యా అదే అండి రీసెంట్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అది ఆర్డర్ పెట్టాము సో దట్ టేస్ట్ చాలా బాగా నచ్చింది అండి దాని గురించి మళ్ళీ ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాము ఎంత కాస్ట్ అండి పరోటాకి యా ఓకే ఒక్క పరోటాకు ఫిఫ్టీన్ రూపీస్ ఆ ఒక్ ఒక్క ఫోర్ పరోటాస్ విత్ కర్రీ ఆర్డర్ ఆర్డర్ తీసుకుంటారా అండి యా ఓకే అండి ఆ క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదండి యా ఓకే థ్యాంక్ యూ అండి కొంచెం తొందరగా పంపిచేలాగా చేయండి కదా ప్లీజ్ ఎందుకంటే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము సో పరోటా తినేసి బయటికి వెళ్తామండి యా ఓకే అండి ఫాస్టుగా చేయండి థ్యాంక్ యూ అండి